రైతుల ఆత్మహత్యలు అంటే వాళ్ళు పంటలు వేసి వర్షాల వల్ల లేక పంట చేతికి రాకుండా వాళ్ళు చాలా నష్టపోతారు బాధ అనిపిస్తుంది వాళ్ళకు పంటని చూసేసరికి ఒక విత్తనం వేస్తే ఆ రైతు ఏంటి అంటే దాన్ని సాగు చేసుకోవాలి దాని చుట్టూ కావలి కాయాలి నైట్ అంతా ఆ విత్తనం మొలిచి అది చేతికి వచ్చేదాకా రైతు దాన్ని కావలి కాయాలి ఏ పక్షి పడుతుందో ఏ జంతువు అందులోకి పోయి ఆ విత్తనం తెల్ల పెల్లగిస్తుందో అనే రైతు కష్టపడుతూ ఉంటాడు ఆ రై చేతికి వచ్చినాక దాన్ని చూస్తే వాళ్ళకు సంతోషం అవుతుంది అదే రాకపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది దుఃఖం వస్తుంది అందు అందు నిమిత్తమే ఆ రైతు నీళ్ళు రాక సరిగా వాటికి మందు వేయక వర్షాలు పడి పంట నష్టమై వేసిన పంటకు ప్రభుత్వం కూడా సరిపరా ఇం రాయితీ ఇవ్వక అలా రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అప్పులపాలు అవుతూ ఉంటారు అలా అప్పులపాలై తెచ్చిన విత్తనాల ధాన్యము దగ్గర డబ్బులు వాళ్ళు కావాలి అని ఊరికే వస్తు అడగడం వల్ల రైతులు చాలా ఇదైతారు ఒక రైతు పంట పండించిందంటే దాని వెనుక కష్టం ఉన్నది అంత కష్టపడి రెక్కలు సాదు చేసుకుని మరి మేము పంట పండిస్తే ఏం లాభం లేదు ప్రభుత్వం కూడా మాకు ఏం సహాయం చెయ్యలేదు అనే ఆందోళనతోని అదే ఆలోచన తోటి రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది అలాగ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా సహకరించాలి ప్రభుత్వమైనా కొంచమైనా సహాయాన్ని అందించాలి రుణమాఫీలు పంట నష్టమా నష్టపోయిందనే సలోలు సహాయం డబ్బు సహాయం చేసుడు వాళ్ళ విత్తనాల కొరకు సహాయం చేసుడు ఆ రైతుకు అందించాలి అప్పుడే ఆ రైతు కొంచమైనా తేలికపడతాడు ఎండాకాలం వచ్చిందంటే వర్షాలు లేక బోరులు లేక పంట పండదు కాబట్టి ప్రభుత్వం సహాయం చెయ్యాలి రైతుకు ఎలా బ్రతకగలుగుతాడు కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ పొలం తోటి వ్యవసాయం తోటి ఆ రైతు అనేటి ఆయనే ఎక్కడికి పోలేడు ఎక్క ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం సహాయం చెయ్యవలె చెయ్యాలి